నాకు మా అన్న ఉన్నాడు అతనికి నాకు చాలా డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే నేను స్కూల్కి డైలీ వెళ్తాను డైలీ బాగా చదువుకుంటాను వాడికంటే ఎక్కువనే చదువుకుంటాను త కాకపోతే తను వెళ్ళనని మానం చేస్తాడు మళ్ళీ ఎక్కువ ఫ్రెండ్స్కి అట్రాక్ట్ అయ్యుండు ఫ్రెండ్స్ వచ్చి ఏం చెప్తే అది చేస్తాడు ఇంట్లో వాళ్లపైకి మలబడడు డిఫరెంట్ చాలా ఉంటుంది ఎందుకంటే నేను ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్మను వాళ్ళు ఎప్పుడు ఎక్కువ మోసం చేయాలని ఉంటారు ఫ్రెండ్స్ని నమ్మకూడదు కాకపోతే మా అన్న నమ్ముతాడు నేను ఎంత చెప్పినా వినడు నన్ను కొడతాడు తిడతాడు అయినా మనం కొడతాం తిడతాం కానీ అంతగనం ఫ్రెండ్స్ని అట్రాక్ట్ అయి ఉండొద్దు ఎందుకంటే వాళ్లు మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తానే ఉంటారు వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు వెనక్కి కెళ్లి చూసి అందుకే మనకు ఫ్రెండ్స్ అంటే నాకు ఎక్కువ పడదు అప్పుడప్పుడు క్లోజ్గా ఉంటాను కాని ఎక్కువ ఉండను అంతా తా తినుడు తిరుగుడు వాళ్లతోటి నేను ఉండుడు నా వల్ల కాదు మళ్ళీ మేము ఇంట్లో చాలా బాగుంటాను నేను ఇంట్లో ఏమైనా పని చెప్తే కూడా చేస్తాను మా అన్న ఇంట్లో వేరే వారికి పని చేయమంటే వెళ్తాడు కానీ ఇంట్లో పని చేయమంటే ఎక్కువ చేయడు నాకు చా ఇంట్లో పని చేయడం అంటే చాలా ఇష్టం వేరేవాళ్ళకి పని చేయ బుద్ధి కాదు అయినా మా అన్న వేరేవాళ్ళకే ఎక్కువ పని చేస్తాడు ఇంట్లో ఎంత కష్టపడుతున్నారో వానికి తెలవదు ఇంట్లో డబ్బులు ఎలా వస్తున్నాయి ఇట్లా ఏమీ తెలవదు నాకు అన్ని మంచిగా తెలుస్తాయి మళ్ళీ చూడడానికి కూడా వేరువేరుగా ఉంటాం నేను వైట్ ఉంటాను మా అన్న బ్లాక్ ఉంటాడు మేము చాలా అరుదుగా ఇట్లాంటి ఫ్రెండ్స్ అన్నా చెల్లెలు దొరుకుతారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాడు నేను కొంచెం క్లోజ్గానే ఉంటాం కాకపోతే చూడ్డానికి డిఫరెంట్ ఉంటాం వాడు ఫ్రెండ్స్కి ఎక్కువ అట్రాక్ట్ అట్రాక్ట్ అయి ఉంటాడు ఫోన్కు కూడా బాగా అట్రాక్ట్ అయి ఉంటాడు ఎందుకంటే వానికి ఫోన్ అంటే పిచ్చి ఎందుకంటే దానిలో గేమ్ ఉంటుందని గేమ్స్ ఎక్కువ ఆడకూడదని అర్థమైపోతుంది ఎందుకంటే జాబ్ రావడానికి ఫ్యూచర్లో కష్టపడడానికి మనం ఫోన్ ఎక్కువ అట్రాక్ట్ అయి ఉండకూడదు మనం డబ్బులు సంపాదియడానికి పని చేసుకోవాలి కానీ ఒకరిపైన ఆధారపడకూడదు అని నేను తెలుసుకున్నాను కాకపోతే వానికి ఏది తెలవదు వాడు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను వాడికి నాకు చాలా డిఫరెంట్ ఉంటుంది